మొక్కలను పెంచడానికి అనేక రకాల మట్టిని ఉపయోగించవచ్చు మొక్క యొక్క రకం పెరిగే ప్రదేశం మరియు వాతావరణం మొదలైన అంశాలను బట్టి మట్టిని ఎంచుకోవాలి సాధారణంగా మొక్కలను పెంచడానికి ఉపయోగించే మట్టిలో కొన్ని లక్షణాలు ఉండాలి నీరు నిలుపుకోవడం మొక్కలకు పెరుగుదలకు నీరు అవసరం మట్టి నీటిని బాగా నిలుపుకోగలగాలి కానీ అధికంగా నీరు నిలుపుకోకూడదు పోషకాలు మొక్కలకు పెరుగుదలకు పోషకాలు అవసరం మట్టిలో సమతుల్య పోషకాలు ఉండాలి గాలి ప్రసరణ మొక్కల మూలాలకు గాలి ప్రసరణ అవసరం మట్టిలో గాలి ప్రసరణ కోసం ఖాళీలు ఉండాలి మొక్కలను పెంచడానికి ఉపయోగించే కొన్ని సాధారణ మట్టి రకాలు సాధారణ మట్టి ఇదే సాధారణంగా భూమి నుండి తీసుకునే మట్టి ఇది పోషకాలను కలిగి ఉంటుంది కానీ అది నీటిని బాగా నిలుపుకోకపోవచ్చు పెర్లైట్ ఇది ఒక సిలికేట్ రాయి ఇది నీటిని బాగా నిలుపుకోగలదు మరియు గాలి ప్రసరణ మెరుగుపరుస్తుంది పోర్లైట్ ఇది ఒక సిలికాట్ రాయి ఇది పెర్లైట్ లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది కానీ ఇది పెర్లైట్ కంటే తక్కువ ఖరీదైనది కంపోస్టు ఇది సేంద్రియ పదర్థాల యొక్క విచ్చిన్నం ఇది పోషకాలను కలిగి ఉంటుంది మరియు నేలను సారవంతంగా చేస్తుంది మొక్కలకు పెంచడానికి ఎరువులు కూడా ఉపయోగించవచ్చు ఎరువులు మొక్కలకు పోషకాలను అందిస్తాయి ఇది పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఎరువుల రెండు రకాలుగా ఉపయోగించవచ్చు నత్రజని ఇది మొక్కలకు పెరుగుదలకు అవసరమైన ఒక పోషకం భాస్వరం ఇది మొక్కలకు పుష్పించడానికి మరియు కాయలు పండించడానికి అవసరం ఒక పోషకం పొటాషియం ఇది మొక్కలకు రోగనిరోధకతను కలిగించడానికి అవసరమైన ఒక పోషకం ఎరువుల ఉపయోగించే ముందు మొక్కల అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం కొన్ని మొక్కలు ఎక్కువ ఎరువులను కోరుకుంటాయి మరికొన్ని తక్కువ ఎరువులను కోరుకుంటాయి ఎక్కువ ఎరువులను ఉపయోగించడం మొక్కలకు హాని కలిగిస్తుంది